వంట అనేది ఆడవాళ్లు మాత్రమే చేయాలని లేదు ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు కాబట్టి ఆడవాళ్లు మామూలుగా చేస్తూనే ఉంటారు కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ పండగలకు మరియు జాతర మరియు పెద్ద పెద్ద ఫెస్టివల్స్ లాంటివి కి ఆడవాళ్లు వంటలు చేయరు పెద్దపెద్ద మాస్టర్లు మగవారే అంతమంది వెయ్యి రెండు వేలు మూడు వేల మంది జనాభాలకు అందరికీ కలిసి ఆ ఇద్దరు ముగ్గురు మాస్టర్లే వన్ వండిస్తూ ఎంతో మధురంగా తీయగా ఏ లోపం లేకుండా వంటలు చేస్తారు అంతే కానీ ఆడవేరే వంటలు చేస్తారు ఆడవారే వన్ వంట అంటే ఆడవారనేది కాదు ఇప్పుడు మగవారు కూడా వంటలు చాలా వరకు ప్రతి ఇంట్లో వంటలు చేస్తూనే ఉంటారు